ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది గోరువెచ్చని పాలు తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది మీ ఇంట్లో గంధం పౌడర్ ఉంటే పేస్టులా చేసుకుని తలకి రాసుకోండి తలనొప్పి ఎక్కువగా ఉంటే వెలుగు తక్కువగా ఉండే ప్రాంతంలో రెస్ట్ తీసుకోండి మీకు ఈ సమస్య ఉంటే నువ్వుల నూనెను డబుల్ బాయిలర్ మెథడ్లో వేడి చేయండి గోరువెచ్చని నూనెతో తలకు శరీరానికి మర్దన చేసి కొద్దిసేపటి తర్వాత తర స్నానం చేయండి ఇలా చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారు ల్యావెండర్ నూనె దిగులు ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది మీరు ఎసెన్షియల్ ఆయిల్ను నేరుగా మీ చర్మానికి అప్లై చేయకూడదు ఎసెన్షియల్ ఆయిల్ ప్రతిరోజు ఉపయోగించే ఏదైనా నూనెతో కలిపి చర్మంపై అప్లై చేయాలి ఈ నూనెను మసాజ్ చేయడానికి వాడొచ్చు